మురుగుకాలువ వ్యవస్థ అంటే డ్రైనేజ్ సిస్టమ్ మా ఊరిలో చాలా వరకు బాగా పని చేస్తుంది ఈ మధ్యనే వర్షాకాలం మొదలవడంతో ఇంకా బాగా మెరుగు దిద్దారు కాలువలో నీరు ఎక్కువ అయిన కానీ త్వరగా వెళ్ళిపోయేలాగ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ ఎంత జాగ్రత్త తీసుకున్న ఒక్కొక్కసారి వర్షం మరి ఎక్కువ పడితే ఆ నీరు బయటకు వస్తుంది దానివల్ల డెంగ్యూ మలేరియా జ్వరాలు ఎక్కువ అవుతున్నాయే ఏమో అని భయం కూడా వేస్తుంది దీనిని మెరుగు పరచడానికి నేను ఆలోచించే విధానం ఏంటంటే కాలువల పైన ఇనుప రేకులు వేయాలి అంటే సాలిడ్ లాంటి ద్రవ పదార్ధాలు మాత్రం వెళ్ళేలాగ ఘన పదార్ధాలు ఆ కాలువలో చేరకుండా ఉండేలాగ ఒక కంచే నిర్మించినట్టు అయితే బాగుంటుంది దాని వలన కాలువలు ఎక్కడ స్టాగ్నెట్ అవ్వకుండా అంటే అక్కడ నిల్వ ఉండిపోకుండా ఉంటాయి నీరు ఎక్కడ అయితే నిల్వ ఉంటుందో అక్కడ దోమలు పిల్లల్ని పెడతాయి నీరు అనేది నిల్వ లేకుండా ఉంటే ఎటువంటి ప్రమాదానికి లోటు ఉండదు కాబట్టి ఈ సిస్టమ్ని అభివృద్ధి పెంచగలిగితే కనుక చాలా వరకు మురుగు కాలువ వ్యవస్థ అభివృద్ధి చెందినట్లే మనం చెప్పుకోవచ్చు